ఏం సినిమా బాబు ఆ సినిమా చూసాను తమ్ముడు నువ్వు చూసావా తమ్ముడు

బాలయ్య బాబు డబల్ ఆక్షన్ బాగుంది కదా

ఇంతకీ నీకు అందులోని ఏ ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే బాలయ్య బాబు అన్నయ్య క్యారెక్టర్ నచ్చిందా కొడుకు క్యారెక్టర్ నచ్చిందా సినిమా అంతా వాడిదే అనుకో అంటే ఇష్టాలుంటాయి కదా ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఈ క్యారెక్టర్ నేను బాగా ఇష్టపడ్డాను అని ఓకే మరి హీరోయిన్లు డాన్సులు ఆ లొకేషన్సు వాటి కోసం ఫ్యామిలీ సినిమా కానీ నాకు ఒకటి ఆ సిస్టర్ సెంటిమెంట్ నెగటివ్ పడడం వల్ల నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు ఆ ఇంటర్వెల్ వరకు కూడా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అని తెలీదేం నువ్వు కూడా ట్రై చేయొచ్చుగా తమ్ముడు తంతే కారు ఎగిరిపోయేలాగా తమ్ముడు చెయ్యాలి అవి కూడా అవును ఫైట్లు కోసం ఏమంటావు సో ఓవరాల్గా నువ్వు ఎంత ఇస్తావు రేటింగు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తావా నీకు బాగా నచ్చిందని చెప్తావు

చూద్దాం బాబు అలాగే సరే మేడం